మా ప్రాంతంలో ప్రధానంగా ఆచరించే మతాలు హిందూ మతం క్రైస్తవ మతం ముస్లిం మతం సిక్కులు ఇలా రకరకాల మతాలు ప్రాంతంలో ఇలా ఆచరిస్తారు మా సమూహంలో ముఖ్యంగా హిందూ మతం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది తెలంగాణలో మొత్తం భారతదేశంలోనే ముఖ్యమైన మతం ఏదైనా ఉంది అంటే అది హిందూ మతం మా సుందరశాల గ్రామంలో ఎక్కువగా హిందూ మతమే ఉంటుంది కానీ చెన్నూరు మండలంలో వివిధ రకాలు అయినటువంటి మతాలు నివసిస్తూ ఉంటాయి ఇందులో హిందూ మతం క్రైస్తవ మతం జైన మతం బౌద్ధ మతం క్రిస్టియన్స్ మరియు సిక్కులు వివిధ రకాలు అయినటువంటి మతాలు జీవిస్తాయి కానీ అందరూ కూడా ఏ మత భేదం లేకుండా కలిసిమెలిసి అన్నదమ్ముల వలె కలిసి ఉంటారు ఈ మతం అనేటువంటిది చాలా పురాతనమైనది మనుషులు ఎన్నో సంవత్సరాల క్రితమే ఈ మతాలు అనేటువంటివి ఏర్పడ్డాయి బౌద్ధమతాన్ని గౌతమ బుద్ధుడు స్థాపించగా జైన మతాన్ని కొందరు గొప్ప వ్యక్తులు స్థాపించడం జరుగుతుంది హిందూ మతం అనేటువంటిది చాలా పురాతనమైన ఒక మతం భారతదేశంలోనే గొప్ప మతంగా పేరు ప్రఖ్యాతలు గాంచింది ముస్లిం మతం ముస్లింలు హిందూ మతం హిందువులు క్రైస్తవ మతాన్ని క్రైస్తవులు ఇలా ఎవరి మతాన్ని వాళ్లు పూజిస్తారు ఇందులో ఏ మాత్రం ఎక్కువగా ఏ మతం తక్కువగా కాకుండా చూసుకుంటారు మతాలు అనేటువంటివి ఉండడం వలన మత కలహాలు ఏర్పడి చాలా రకాలైనటువంటి కో కొట్లాటలకు దారితీస్తున్నాయి అసలు ఈ మతాలు కుల భేదాలు లేకుండా ఉండటం ఉండటం అనేది ఉంటేనే ప్రజలు అన్నదమ్ముల వలె కలిసిమెలిసి ఉంటారు కాని ఇలా ఉండడం వలన ఎవరు మతం వారే గొప్పగా అనుకొని మత స్వభావంతో పరమత పరమతాన్ని ద్వేషించటం జరుగుతుంది మా ప్రాంతంలో ఎక్కువగా హిందూ మతం అనేటువంటిది ప్రా ప్రాముఖ్యత ముఖ్యంగా ఇప్పుడు ఉన్నది అలాగే మాతోపాటు ముస్లింలు క్రైస్తవులు కూడా ఉంటారు హిందూ మతంలో ఉన్నటువంటివారు గుళ్ళు గుళ్ళలో ఉండడం జరుగుతుంది క్రైస్తవ మతం క్రైస్తవులు వివిధ రకాలటువంటి చర్చిల్లో పూజిస్తారు అలాగే ముస్లింలు వారికి సంబంధించినటువంటి మసీదులలో వారు వారి యొక్క అల్లాహ్ని కొలుస్తారు అలాగే మతాలలో హిందూ మతం అనేటటువంటి వారికి చాలా మంది దేవతలు దేవుళ్ళు ని పూజిస్తారు అలాగే క్రైస్తవ మతంలో ఏసుక్రీస్తుని పూజిస్తారు అలాగే హిందూ ముస్లిం మతంలో ఓన్లీ అల్లాహ్ని మాత్రమే పూజిస్తారు ఇలా రకరకాల అయినటువంటి మతాలు రకరకాల అయినటువంటి యొక్క దేవతలను దేవుళ్లను పూజిస్తారు కానీ అన్ని దేవతలు ఒక్కటే అని లాస్ట్కు అనుకుంటారు ఇలా హిందువులు ముస్లిం మసీదులోకి వెళ్తారు అలాగే ముస్లింలు హిందూ దేవాలయాలలోకి వస్తారు హిందువులు క్రైస్తవ దేవాలయాలకు వెళ్తారు అలాగే క్రైస్తవులు హిందూ దేవాలయల్లోకి వస్తారు ఇలా అందరూ కూడా ఒకరి దేవతలను ఒకరు పూజిస్తూ ఉంటారు ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు మన భారతదేశంలో చాలా రకాలైనటువంటి మతాలు ఉండడం అనేటిది జరిగింది మన మతానికోచ్చేసరికి మన హిందూ మతం హిందూ మతంలో చాలా మంది దేవతలు ఉంటారు ముఖ్యంగా శివుడు పార్వతి రాముడు సీత ఆంజనేయుడు మరియు సమ్మక సారక్క ఇలా రకరకాలైనటువంటి దేవతలను పూజిస్తారు కానీ ముస్లిములు మాత్రం వారి యొక్క అల్లాహ్ని మాత్రమే పూజిస్తారు ముస్లింలకు ఎక్కువగా పండగలు ఉండవు ముస్లిం మతంలో ఓన్లీ అల్లాహ్కు రంజాన్ మాత్రమే ఉంటుంది రంజాన్ ఈద్ ముబారక్ ఇలాంటివి మాత్రమే ఉంటుంది అలాగే క్రైస్తవులకు క్రిస్మస్ ఉంటుంది కానీ హిందూ మతం యొక్క ప్రజలకు నెలకు ఒక పండుగ రావడం అనేది జరుగుతుంది ఇలా రావడం అనేది జరిగినప్పుడే హిందూ మతంలో అందరూ కలిసిమెలిసి పండగలను ఇలా పంచుకుంటారు హిందువులు హిందువులు హిందువులు ముస్లిముల యొక్క పండుగలని జరుపుకోరు అలాగే క్రైస్తవుల యొక్క పండుగలను జరుపుకోరు ఎవరి మతంలో పండగలను వాళ్ళే జరుపుకుంటారు కానీ ఒకరి ఒక ఒకరి ఒక ఒకరి యొక్క పవిత్ర దేవతలను ఇంకొకరు ప్రేమిస్తారు ఇలా మతపరం అయిన సమస్యలు ఏమున్నా భారతదేశంలో హిందువులు బౌద్ధులు జైనులు ముస్లిములు క్రైస్తవులు అందరూ కూడా కలిసిమెలిసి ఉండడం అనేది జరుగుతుంది ఈ విధంగా ఉన్నప్పుడే మనం కూడా చాలా సంతోషంగా ఉంటాము మతాలలో ఏ మతం గొప్పది అని ఎవరు చెప్పలేరు అన్ని మతాలు గొప్పవే ఎవరి మతం వాళ్ళకు గొప్పదని మనం చెప్పవచ్చు ముఖ్యంగా హిందూ మతంలో ఎక్కువగా ఎక్కువగా భారతదేశంలోని ప్రజలు ఎక్కువగా పూజించేది హిందూ మతాన్ని హిందూ మతం యొక్క గొప్పతనాన్ని ఇతర మతాలు కూడా పూజిస్తాయి హిందూ మతంలో ఎంతో సర్వణీయాకమయిన